ఇప్పుడు మామూలుగా మామూలుగా పాటలు అవి ఇవీ అనేది బాగా అవి పాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు అప్పటి జానపదాలు కానీ సంగీతం కానీ అప్పటివి అంటేనే ఇప్పటి వాళ్ళకు అంటే అవి క్రొత్తగా అనిపిస్తుంది వాటిని చాలా ఇష్టపడుతున్నారు అప్పటివి పాటలు అనేవి అప్పటి సంగీతం అప్పటి సంగీతాన్నే ఇప్పుడు తీసుకుంటున్నారు అనేది నా ఉద్దేశము ఇప్పటి ఇప్పటిది మామూలుగా యోయోయో అదనీ ఇదనీ అట్ల పాడటం వల్ల ఎవరికి అంటే ఇప్పుడు క్రొత్త ట్రెండ్లాగా ఇది తీసుకుంటున్నారు అలాంటి ఒక పద్ధతిలాగా ఒక అది ఒక మన మనసుకు నచ్చే విధంగా ఉంటుందది సంగీతం